ప్రేక్షకులలో భావనను రేకెత్తించే భావనలను తించడానికి నృత్యానికి చాలా శక్తి ఉందని అకుంటున్నాను ప్రేక్షకులను ఆ నృత్యం ద్వారా ఆకర్షణీయంగా క కనిపించి వారిని ఆకట్టుకోవచ్చు ప్రేక్షకులను ఆ ఆకట్టుకునే విషయంలో అందంగా తయారు అవుతు మరి ఆ నృత్యం కనుక ప్రదర్శించినట్టు అయితే ఆ నృత్యం చూడడానికి ఇంకా చాలా ఆసక్తిగా ఉంటుంది నృత్యం అనేది భావనలను ఎదుటి మనుషులో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ని మరియు ఎదుటి వాళ్ళు చేస్తు ఉంటే కొన్నిసార్లు ఊపుకి చాలాసార్లు ఎదుటి మనుషులకు కూడా అదే ఊపు కూడా వస్తు ఉంటుంది నృత్యానికి చాలా శక్తి ఇతరులను గూడా నృత్యంలో ఇన్వాల్వ్ చేసేంత శక్తి ఉంది అని మేము అనుకుంటున్నాము